హలో నేను రెండువేల ఇరవై మూడో సంవత్సరంలో ఎంబిఏ పూర్తి చేసి ఉన్నాను అయితే నా విద్యా అర్హతకు సంబంధించిన ప్రొఫైల్ను నేను పీఎంకేవివై ప్రొఫైల్లో అప్డేట్ చెయ్యాలి అని అనుకుంటున్నాను అందుకు మీ సహాయం కోరుతున్నాను మీరు నాకు సహాయం చెయ్యగలరా